చెప్పండి ఓకే క్యాబ్ ఏదైనా కావాలా ఆ ఏమి చూడాలనుకుంటున్నారు మ్యాడం అవునండి విజయనగరంలో సంబర ఫెస్టివల్ చాలా ఇది అండి చాలా గ్రాండ్ గా అవుతుందండి ఇది మొత్తం పద్దెనిమిది వారాలు అవుతుందండి అది మంగళవారం మంగళవారం చాలా గ్రాండ్ గా అవుతుంది మళ్ళీ అక్కడ సంబర లో రిసర్వాయిర్ అనేది చాలా పెద్దదండి ఫోటో ఘాట్ గట్రా చాలా బాగుంటుంది అవునండి ఈ దినానికే ఇదే పెద్ద పండగ చాలా గ్రాండ్ గా అవుతుంది ఇది ఈ దినాల్లో ఇంకో పండగ వస్తుంది కానీ పైడితల్లమ్మ పండుగ దాని కన్నా శంబరపొల్లభామ పండగ చాలా బాగా అవుతుందండి ఫస్ట్ వారం అయితే ఇంకా చాలా బాగా అవుతుందండి ఓకే మీకు త్రీ మెంబర్స్ అయితే స్పెషల్ దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఆ అవునండి ఓకే అండి అది మీకు కార్ ఆర్ బస్ ఆ సార్ బుక్ చేయాల్సింది మీకు కార్ కి అయితే ఫైవ్ థౌసండ్ అవుతుందండి ఓన్లీ త్రీ మెంబర్స్ కి ఫైవ్ థౌసండ్ ఓన్లీ ట్రావెల్ కే ఫుడ్ అది మీరు అరేంజ్ చేసుకోవాలి సెపరేట్ గా అది మరి ఫుడ్ కూడా మేమే టెన్ థౌసండ్ అవుతుందండి ఆ ఓకే అండి ఓకే ఏసి ఆర్ నాన్ ఏసి బుక్ చెయ్యనా రూమ్స్ ఓకే సరే అండి అయితే అన్నీ బుక్ చేసి మీకు కాల్ చేస్తామండి ఆ ఓకే మ